నమస్తే అండి వెల్కమ్ సార్ రేవులపాలెంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండి మీరు కారు దిగిన దగ్గర నుండి మేము అక్కడ ఏర్పాట్లు అన్నీ చూస్తాం అండి మిమల్ని ఈ స్పాట్కి తీసుకు వెళతాం అక్కడ చూడడానికి మీకు ప్రదేశాలు అన్నీ చూపిస్తాం అలాగే అకామిడేషను రిసార్ట్స్ ఉన్నాయి అండి రిసార్ట్స్లో అకామిడేషను ఫుడ్డు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూస్తా చూస్తాం అండి సైట్సీయింగ్ ఉంటుంది మీ అంట్ అంటే హట్స్ అన్నీ ఉన్నాయి అండి తర్వాత మీ మీరు హిల్ వ్యూ అది కావాలంటే సి వ్యూ వాటిలో కొన్ని ప్రత్యేకమైన గుడారాలు అవి ఉంటాయి అండి రిసార్ట్స్ అవి ఉన్నాయి అకామిడేషన్స్ అన్ని అరేంజ్ చేస్తాం అండి మీకు పక్కా బిల్డింగ్లు కావాలంటే పక్కా బిడింగ్లు గెస్ట్ హౌస్లు ఉన్నాయి అక్కడ అరేంజ్ చేస్తాం రిసార్ట్స్ అవి కావాలంటే రిసార్ట్స్లో ఉన్నాయి అండి అ అంటే ఒకరోజు రెండు రోజులు ఉంటారు కాబట్టి రిసార్ట్స్లో ఉంటే మంచిది అండి అక్కడ అంత ఎన్విరాన్మెంట్ ఆహ్లాదకరణ వాతావరణం అది బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడ అయితే ఓపెన్ వ్యూ ఉంటుంది అంత సీషోర్ కదండి అంతా చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది దగ్గరలో కొన్ని చూడడానికి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి అండి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి అలాగే ఏటికొప్పాక మన హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తిం పొందిన ఏటికొప్పాక హస్తకళ ప్రదర్శనలు అవి ఉంటాయి అండి హండీక్రాఫ్ట్స్ ఉంటాయి అండి అక్కడ స్టాల్స్ రిసోర్ట్స్ రిసోర్ట్స్ అన్నీ ఉంటాయి అండి మేము అన్నీ అరేంజ్ చేస్తాం అండి మేము వస్తాం మీరు వస్తాం అంటే మేము అన్ని దగ్గర ఉండి తీసుకు వచ్చి అన్ని ఏర్పట్లు చూసి మళ్ళీ మిమల్ని దిగ పెడతాం అండి మీరు వెళ్లే వరకు మీతో పాటి ఫాలో అవుతాం సార్ రిజర్వేషన్స్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం అండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ బాయ్